నమస్కారం భారతదేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి భారతదేశం ఉత్తర దక్షిణ తూర్పు పడమర భాగాలుగా ఆయా ప్రాంతాలు అక్కడి వేషాధారణ ఆహారపు అలవాట్లు వేరు ఉత్తర భారతదేశంలో చపాతి దాల్ ఎక్కువగా తింటారు దక్షిణ భారతదేశంలో ఇడ్లీ సాంబార్ వడ జొన్న అన్నం పప్పులు నెయ్యి చికెన్ బిర్యానీ బిర్యానీ ఎక్కువగా తింటారు భారతదేశంలో రకరకాల కూరలు పంటలు ఉన్నాయి రోజువారి జీవితంలో టిఫిన్లుగా ఇడ్లీ వడా దోశ తింటారు మధ్యాహ్నం భోజనంలో అన్నం కూర పప్పు సాంబార్ పచ్చడి చపాతీలు ఇష్టపడతారు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వంటకాలు సాంబర్ చికెన్ బిర్యానీ

టిఫిన్లు చిల్లు గారెలు చికెన్ వరి ఎన్నో వంటకాలు మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మసాలాలు దాల్చిన చెక్క లవంగా మా యాలకులు ధనియాలు జీలకర్ర మొదలైనవి ధన్యవాదములు